నేను మా అక్క పెళ్ళిలో డ్యాన్స్ చేశాను కొరియోగ్రాఫర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నాను డ్యాన్స్లో ఉన్న ప్యాషన్ మనకు చాలా ఆనందాన్నిస్తుంది డ్యాన్స్ మనం ఇష్టంతో గనుక నేర్చుకుంటే సులువుగానే నేర్చుకోవచ్చు నేను డ్యాన్స్ నేర్చుకోవడానికి ఒక రోజు పట్టింది మా కుటుంబ సభ్యుల ముందు మొదటిసారి డ్యాన్స్ చేస్తున్నప్పుడు కొంచెం భయంగా అనిపించింది తర్వాత తడబడకుండా డ్యాన్స్ చేయడం అలవాటు చేసుకున్నాను